పల్లెలో నృత్యం చేసేటప్పుడు చిన్నా పెద్ద అని తేడా ఉండదు ముసలివాళ్ళతో సహా యువత ఇంకా చిన్నపిల్లలు కూడా నృత్యం చేస్తారు జాతరలో కొంతమంది చేస్తారు దేవుడిని ఊరేగించేటప్పుడు కొంతమంది చేస్తారు జాతరలో మాత్రం అమ్మవారికి డప్పుల సహాయంతో నృత్ సహకరించి డప్పులు వాడుతూ నృత్యం చేస్తారు అదే దేవుడు ఊరేగింపుడు దేవుడి ఊరేగింపు మొదలైనప్పటి నుండి ఆఖరి నిమిషం వరకు కొంచెం కొంచెంగా ఊరేగించేటప్పుడు మధ్యలో నృత్యం చేస్తూ ఊ ఊరేగిస్తారు ఎందుకంటే అది ఆచారమంట చిన్నపిల్లలు చాలా ఉత్సాహంగా వీటిలో పాల్గొంటారు డప్పుల సహాయంతో నృత్యం చేసి అమ్మవారిని శాంతింపజేయడం ఇంకా ఆ జాతర మొత్తం అయ్యేవరకు డప్పులు కొడుతూనే ఉండడం పూజ మొత్తం అయ్యేవరకు కొడుతూనే ఉండడం ఇలా నృత్యంతో అన్ అమ్మవారిని మెప్పిస్తారు అలాగే దేవుణ్ణి ఊరేగించేటప్పుడు కూడా కోలాటాలతో ఆడవాళ్ళు దేవుడు ఊరేగింపు మొదలైనప్పటి నుండి చివరి వరకు కోలాటాలు ఆడుతూనే ఉంటారు ఈ కోలాటాలు చిన్నపిల్లలు మరియు ఆడవాళ్ళు కూడా ఆడతారు ఎంతగనం ఆడతారంటే వాళ్ళు అలసిపోయినా కానీ దేవుడు మొత్తం ఊరేగింపు చివరి వరకు ఆడుతూనే ఉంటారు పల్లెలో సామూహిక సంస్కృతికి ఎంతో వివిధంగా ఆచరిస్తారు అది ఎంతో ముఖ్యమైనది ప్రజలు ఈ నృత్యాన్ని జాతరలోని చూసి ఆశ్చర్యపోతారు మరియు ఊరేగింపు అప్పుడు చూసి వాళ్ళు ఆనందపడతారు ఊరేగింపుడు ఊరేగించి దేవుణ్ణి ఊరేగించేటప్పుడు ఎంత సమయం అయినా కానీ కనీసం మహిళా ఇంటి ఒక మహి ఇంటి ముందు నుండి ఒక మహిళ అయినా వచ్చి నృత్యం చేస్తుంది ఎందుకంటే కొన్ని దేవుళ్ళకి నృత్యం చేయడం అంటే చాలా ఇష్టం నృత్యం చేసి ఆ దేవుణ్ణి ఆనందంగా పంపిస్తారు అంటే ఊరేగించి ఆఖరిగా పంపిస్తారు అని అర్థం సో పల్లెలలో చాలా ముఖ్యమైనది ఈ నృత్యం దాన్ని ప్రజలు చూసి ఆనందిస్తారు